భారతీయ రవాణా వ్యవస్థ అనేది ఈ కొన్ని వేరు వేరు దగ్గర కొంచెం కొంచెంగా బాగుంది మా యొక్క నెల్లూరు ప్రాంతంలో తీసుకుంటే బస్సులు నెల్లూరు లోకల్లో కానీ ఈ రోడ్డు బాగున్న ఊళ్ళకి సరిగ్గా వెళ్తున్నాయి కానీ చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది ఈ బస్సులు గుంతలలో పడి చాలా వరకు అందరికి నొప్పులు అనేది భరిస్తున్నారు ఇలాగ భరించడం వల్ల వాళ్ళకి చాలా పెయిన్స్ అనేది వాళ్ళకి కలుగుతున్నాయి ఈ యొక్క రోడ్డుకు సంబంధించిన వాళ్ళు కానీ ఆ గుంతలు అనేది చేయట్లేదు ఈ బస్సులు అనేది ఈ గతుకులు అనేది చాలా దిగడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఇది మార్పు చేస్తే చాలా మంచిగా ఉంటుంది అలాగే ఇది పొదలకూరు రోడ్డు తీసుకుంటే చాలా దారుణంగా ఉంటుంది అలాగే ఇటుపక్క ముతుకూరు రోడ్డు కానీ చ చాలా చెప్పలేకుండా ఉన్నాను అంటే మీరే అర్థం చేసుకోవాలి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ నీళ్ళు వెళ్ళినప్పుడు ఈ ఈ వా వచ్చే డ్రైవర్కి అతనికి తెలియదు కదా ఆ గుంట గుంట ఎక్కడ ఉంటుందని అతను ఫా చాలా స్పీడ్గా వచ్చి ఆ గుంతలో దించడం వల్ల ఆ వెనకల ఈ కుదుపులకి చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది కొంచెం ప్రభుత్వం దీన్ని చూసుకుని ఈ గుంతలు అనేది కానీ బస్సులు కానీ ఇంకా మాడిఫికేషన్ చేసి కొంచెం చేయవలసిందిగా నా యొక్క మనవి